మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం మనకు ఇంపార్టెంటే ముఖ్యంగా ఊపిరి ఊపిరితిత్తులు ఈ లెంగ్స్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే ప్రతిరోజు ఉదయం వేడి నీటిని తీసుకోవాలి వేడి నటిని తాగడం వల్ల మన లెంగ్స్ చాలా శుభ్రంగా ఉంటుంది అలాగే కోల్డ్ కాఫ్ రాకుండాూ కూడా తరచు జాగ్రత్త పడుతుండాలి ఎందుకంటే దగ్గు వలన కూడా మన ఊపిరితిత్తులకు సమస్యగా ఉంటుంది ఛాతంతా నొప్పిగా బరువుగా ఉంటుంది కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది కావున మనము సర్ది వస్తువులకి కొంచెం దూరంగా ఉండాలి అనగా అంటే నిమోనియా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టికి లంగ్స్ పైన ప్రభావం పడకుండా చూసుకోవాలి ఇంకా డ్రింకింగ్ స్మోకింగ్ చేసే వాళ్ళు కూడా వాళ్ళ లెంగ్స్ పట్ల ఆసక్తి చూపించగలరనుకుంటున్నాను వాటిని ఎంతవరకు దూరంగా ఉంటే అంత మంచిదని నా ఒపీనియన్ ఇంకొకటి ఏంటంటే పొల్యూషన్ బయట పొల్యూషన్ వల్ల కూడా లెంగ్స్కి ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉంది ఈ లెంగ్స్ ఇన్ఫెక్షన్ వల్ల మనకు బాడీ అనీజీగా ఉంటుంది సో హెల్త్ అంత ఖరాబ్ అయినట్టుగా అనిపిస్తుంది కాబట్టి మనము ముందు జాగ్రత్తగా కొన్ని పొల్యూషన్స్ నుంచి దూరంగా ఉండాలి అలాగే స్మోకింగ్ డ్రింకింగ్ కూడా అవాయిడ్ చేయ్యాలి కొన్ని ఫుడ్ కొన్ని ఫుడ్ విషయాలకొస్తే కూడా కొన్ని అంటే లెంగ్స్ ఖరాబు కాకుండా ఉండే ఫుడ్ని తీసుకోవాలి హెల్తీ ఫుడ్ని ఇంపార్టెంట్ చేయ్యాలి అధిక ఫ్యాట్ ఫుడ్ని తీసుకోకూడదు మెయిన్గా ఊపిరితిత్తులకి దగ్గు రాకుండా అంటే అది ఎక్కువగా హెవీ దగ్గు వచ్చినట్లయితే డాక్టర్ని సంప్రదించవచ్చు లేదంటే హోమ్ రెడమీస్ ఏదైనా తరచు తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ రెడిమీ అంటే మనకి దగ్గయినా సరదైన వచ్చినప్పుడు కాస్తని వేడి నీళ్లల్లో జండుభామైన శాస్త్రీ బామైన ఫర్ ఎగ్జాంపుల్ జంత తిలేసి అనే వేసి ఆవిరి పట్టినప్పుడు కొంచెం రిలీఫ్గా ఉంటుంది అప్పుడు దగ్గు గాని సర్దిగాని తొందరగా తగ్గుతుంది లెంగ్స్ కు కూడా అంత ఎఫెక్ట్ పడదు ఎక్కువగా మనము అంటే స్ట్రెస్ తీసుకోకుండా చిన్న చిన్న ఇంట్లో హోమ్ రెడమీస్ చేస్తూ కూడా హెల్త్ని కాపాడుకోవచ్చు హెవీగా అనిపిస్తే డాక్టర్ని మాత్రం సంప్రదించాల్సి వస్తుంది ఆ ముఖ్యంగా అంటే మన బ్లడ్ సర్క్యులేషన్ అంత బాగుండాలి అంతా మనకు ఫర్ఫెక్ట్గా మన బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని యాక్టివేట్గా ఉండాలి అంటే మంచి ఫుడ్ తీసుకోవాలి ఎక్కువగా వాటర్ తాగాలి మంచి పొల్యూట్ ఉన్న ప్లేస్లోనే ఉండాలింటే పీస్డ్ ప్రజెంట్ ప్లేస్లోనే ఉండాలి ఈ అంటే రోడ్ పెైన వెళ్ళే వాహనాల నుంచి కూడా అన్నీ డిఫరెంట్ టైప్స్ పొల్యూట్గా వచ్చే పొగ వస్తుంది కదా వాటి వల్ల కూడా లెంగ్స్ కరాబ్ అవుతుంది సో ఏంటంటే మంచి మంచి వెదర్లు మంచి ఫుడ్ మంచిగా తీసుకొని హెల్తీగా ఉండాలని నా ఒపినీయన్